స్మార్ట్ఫోన్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉదాహరణకు స్మార్ట్ఫోన్లు ద్వారా మనీ పరమైన సేవలు చాలా ఈజీగా జరుపుకోవచ్చు ఒకరి అకౌంట్ నుండి మరొకరి అకౌంట్కి మనీని ఈజీగా ఫోన్పే ద్వారా సెండ్ చేసుకోవచ్చు ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళేవారు ఇప్పుడు స్మార్ట్ఫోన్ ద్వారా పంపించుకోవచ్చు ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో స్మార్ట్ఫోన్ ద్వారా అది లైవ్లో చూడవచ్చు ఎలాంటి వార్తా సమాచారమైనా తెలుసుకోవచ్చు చదువుతున్న పిల్లలకు ఈ స్మార్ట్ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావచ్చు వారికి ఏదైనా స్టడీస్లో డౌట్స్ వచ్చినా ఈ స్మార్ట్ఫోన్ ద్వారా ఆ డౌట్స్ని క్లా క్లియర్ చేసుకోవచ్చును